చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినాక నేను చాలా సాంప్రదాయ ఆటలు ఆడుతు ఉండే అప్పుడు అవి కబడ్డీలు క్రికె కబడ్డీ క్రికెట్ మళ్ళా ఇది ఖోఖో గిల్లిదండ క్యారమ్ చెస్ అవన్నీ అప్పుడు నేను మా అమ్మమ్మా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు క్యారమ్ ఉండే ఆ క్యారమ్ నేను చూసి చాలా మంచిగా అడుతుండె అది నాలుగుమంది ఆడే ఆట క్యారమ్ దాంట్లో ఇద్దరు ఆడచ్చు దాంట్లో ఒక రాణి ఒక వైట్ బ్లాక్ రెండు గోటిలు ఉంటు ఉండే దానితో ఒక స్ట్రైకర్ అని తరవాత దానితో కొట్టి ఒక హోల్ నాలుగు హోల్ల పడేయాలి దానితో మేము ఎవరు ఎక్కువ పాయింట్ చేస్తారో దానితో మేము గెలుస్తు ఉండే అది క్యారమ్ ఒక ఆ క్యారమ్తో నేను అవి ఆడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే నేర్చుకుని ఒక స్కూల్లో వచ్చి మళ్ళా దా క్యారమ్స్ ఇన్డోర్ గేమ్స్లో నేను డిస్ట్రిక్ట్లా మండలా అవి మంచి మంచి గేములు ఆడి మళ్ళా చెస్ చెస్ ఒక సాంప్రదాయక ఆట అది మా ఈ ఊళ్ళో అది అందరు ఆడే ఆట ఆడే ఆట అది పురాతన పురాతన కాలం నుంచి వచ్చే ఆట అది అప్పుడు నేను ఎవరితో అన్నా కొత్త అంత జ్ఞానం లేకుండే మా అమ్మమ్మా మాకు అది చెస్ గురించి ఇంత చెప్పి దాని తరవాత నేను ఇన్డోర్ గేమ్స్లో మళ్ళా మా స్కూల్లో వచ్చి ఇంత రాజా రాణి ఖోఖో సైనికులు అవి ఉంటాయి దాంట్లో చెస్ చెస్లో చాలా దానితో జ్ఞానోదయం మంచిగా మేము డిస్ట్రిక్ట్ ఆ మండల్ అందు మంచిగ పేరుగుతుండే అది మేము చెస్ నుంచి మాకు చాలా జ్ఞానోదయం అయితు ఉండే నాకు టెక్నిక్స్ వస్తుండే కొత్త కొత్త టెక్నిక్స్ ఇంటిలిజెన్సు మంచిగా మాకు పెరుగుతు ఉంటుండే అప్పుడు నేను చాలా మంచిగా ఇంకో గోటిలు గోటిలు మా స్నేహితులతో బయట వచ్చి ఆడుతు ఉండే గోటిలు అంటే అవి చిన్న చిన్న కంచలు కంచలు మా అవి ఆడుతుంటే ఆడుతుంటే అవి చాలా నేను జమా చేసుకుని నేను ఇంట్లో పెట్టుకునేటు ఉండే అందరితో ఆడుతు ఉండే మళ్ళా గిల్లిదండ గిల్లిదండ అయితే అది అందరికి తెలిసిన మాటనే అది కట్టేతో కొట్టే ఆట అది గిల్లిదండ అయితే మేము మా స్నేహితులతో ఆడుతు ఉండే అది సేమ్ గోల్ఫ్ తీరు ఉంటుండే కానీ గిల్లిదండ చాలా సాంప్రదాయక ఆట అందరు ఊళ్ళో అది ఏది ఆడే ఆట అంటే గిల్లిదండ నార్మల్ గిల్లిదండ అంటే నార్మల్ ఆట అది మళ్ళా ఖోఖో ఖోఖో అయితే ఏడుమంది ఆడుతు ఉండే మేము మళ్ళా ఇప్పుడు ఇప్పుడు మా ఏడుమంది ఆడే ఆట అందరు కూర్చోని ఒకరు లేచి ఒకన్ని ఔట్ చేసి మళ్ళా మంచిగా ఆడే ఆటలు ఉండే సాంప్రదాయకలు మళ్ళా ఔట్ ఔట్ ఔట్ ఔట్ బి మ సాంప్రదాయక ఆటలు ఇంకా నా మా చుట్టూలతో చుట్టాల పిల్లలతోవాళ్ళ తో వచ్చి ఆడే ఆట అది ఒకరికి హైడ్ అండ్ ఒకరిని తీసుకుని ఒక ముట్టుకుంటే ఔట్ అని ఆడే ఆట మళ్ళా అంత్యాక్షరి అంత్యాక్షరి ఎప్పుడు ఆడితే అంటే అది మేము ఊళ్ళ ఊళ్ళ లైట్ పోయినప్పుడు అందరు చుట్టాలు కలిసినా ఒక ఒకనితో కలిసినప్పుడు అంత ఆడే ఆట అంత్యాక్షరి అందరితో దానిలో పాటలు పాడుకుంటే మంచి మంచి పాటలు వస్తుండే దాంట్లో మా అమ్మమ్మా మంచి మంచి పాటలు పాడుతు ఉండే దానితో దానితో నేను మంచి పాటలు నేర్చుకున్నాను దానితో అవి పాటలు చాలా పురాతన కాలం మంచిగా దానితో మాకు ఏదో ఒక పాటలు పాడి చూపిస్తుండే మా అమ్మమ్మా మంచిగా మాకు స్టోరీలు వినిపిస్తుండే ఆ పాట పైన ఆ పాటలు పైన స్టోరీలు వస్తుండే మంచి మంచి స్టోరీలు అమ్మ నాన్న స్టోరీలు రాజా రాణి స్టోరీలు అది ఎన్నో స్టోరీలు వింటు ఉండే దాన్ దాన్ని తరవాత మేము ఆడేది అది అంత్యాక్షరి అయినాక మంచిగా ఇది ఒక చెస్ చెస్ చాలా మంచిగా ఆడేది మ అంత్యాక్షరి అంత్యాక్షరి తర్వాత లట్టు లట్టు అంటే ఒక బొంగరం బొంగరం బొంగరంతో తాడుతో దూయి ఆడే ఆట మంచిగా అది ఒక తాడుతో కలిసి ఒక ర సర్కిల్ చేసి మేము మా ఫ్రెండ్స్తో దానిలోపల వేసి ఎవరు ఎక్కువ గట్టితో కొడతారో అది బయట వెళ్తాది అది ఆడే ఆట మంచి సాంప్రదాయక దానితో మాకు మజా మంచిగా మాకు ఎక్స్సైట్మెంట్ ఎంజాయ్మెంట్ అయితుంటుండే దానితో మేము ఏదో చిన్నప్పుడు ఆడే ఆట ఇప్పుడు మేము ఆడలేము ఇప్పుడు చిన్నప్పుడు ఆడే ఆటలు ఇప్పుడు ఆడలేము మంచిగా గుల్లగా బొంగరం బొంగరం ఎప్పుడైతే మంచిగా ఇంటి ఇంటికి ఒక పోరగాళ్ళతో ఉంటు ఉండే ఇప్పుడు అందరితో ఫోన్ల అయినాయి అది ఇది ఇప్పుడు అవి ఆటలు ఆడే ఆడే ఆటలు కాని కాని ఆటలు ఇప్పుడు సాంప్రదాయక ఆటలు అంటే మంచిగా అప్పుడు అప్పుడు ఆటలే వేరు ఆటలు ఉంటు ఉండే మంచిగా మేము మంచిగా ఆటలు ఆడుతు ఉంటుండే అవి వేరే వేరేవి